చెప్పండి మేడమ్ అవును మేడమ్ ఓకే మేడమ్ చెప్పండి మేడమ్ మా దగ్గర ట్రావెల్స్ ఉన్నాయి రూమ్ రెస్టారెంట్స్ ఉన్నాయి అన్ని విధాలుగా ఉన్నాయి మేడమ్ ఏ విధంగా సహాయపడగలము చెప్పండి ఓకే మేడమ్ ఫ్యామిలీనా లేకుంటే ఫ్రెండ్సా మేడమ్

చెప్పండి మేడమ్ మీకు ఏ విధంగా ఏ రకమైన హోటల్స్ కావాలి ఎలాంటి కార్స్ కావాలి ఓకే మేడం అంటే మా దగ్గర టెన్ టెన్ థౌజండ్ నుంచి ఫిఫ్టీన్ థౌజండ్ లోపల లేకుంటే ట్వంటీ నుంచి థర్టీ లోపల ఉన్నాయి మేడమ్ రూమ్స్

ఓకే మేడమ్ టూ డేస్ తరువాత అన్నీ మేమే చూసుకుంటాము మేడమ్ అన్నీ మావే ఉంటుంది వెహికల్స్ కానీ రెస్టారెంట్స్ రూమ్స్ కానీ అన్నీ మాదే ఉంటుంది మేడమ్ మీకు ఎలాంటి ఫుడ్డు కావాలి మేడమ్ హోమ్లీ ఫుడ్డా లేకుంటే మామూలుగా ఓకే మేడమ్ మీరు ఎంతమంది మేడం టోటల్ మెంబర్స్ ఓకే మేడమ్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పారు కదా మేడమ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కూడా ఉన్నారని చెప్పారు కదా ఓకే ఓకే ఎన్ని రూమ్స్ కావాలి మేడమ్ మీకు టూ రూమ్సా మేడమ్ ఓకే మేడమ్ మీకు ఏసీ ప్రొవైడ్ చేయాలా వద్దా మేడమ్ ఎందుకంటే ఇది చలికాలం కదా మేడమ్ ఓకే మేడం మామూలువి కావాలి హైదరాబాద్లో ఎక్కడెక్కడ మేడమ్ ప్లేస్ టూరిజం అంటే ఎక్కడెక్కడ తిర తిరగాలని అనుకుంటున్నారు

ఓకే అండి మా దగ్గర ఇక్కడ చార్మినా చార్మినార్ ఒకటి హైటెక్ సిటీ ఓ ఇక్కడా ట్యాంక్ బండ్ ఒకటి అక్కడ గోల్కొండ చాలా ఉన్నాయి మేడమ్ ఇందులో మీరు ఏది సెలక్ట్ చేసుకుంటారో అక్కడకి తీసుకెళతాము మేడం ఓకే మేడమ్ ఓకే ఓకే మేడమ్ ఇంకా ఏమైనా కావాలి అంటే చెప్పండి మేడమ్ లిస్ట్లో యాడ్ చేసుకుంటాము ఓకే మేడమ్ మీరు ఒకసారి వాట్సాప్లో అన్నీ ఇది లొకేషన్స్ సెండ్ చేస్తాము చూసుకోండి మేడమ్ అన్నీ రూమ్స్ కానీ ఇక్కడా మా వెహికల్స్ కానీ రెస్టారెంట్ రూమ్స్ ఇక్కడ ఫుడ్ హోమ్లీ ఫుడ్ కానీ అన్నీ పంపిస్తాము చూసుకోండి మేడమ్ ఓకే మేడమ్ థ్యాంక్ యూ